దాంట్లో నాకు నచ్చింది ఏమిటి అంటే ఎంత రోజుకు ఎన్ని కిలోమీటర్లు నడిచాను ఇంకా నా హార్ట్బీట్ ఎంత వేగంగా పంప్ చేస్తుందో అది నాకు బాగా నచ్చింది అండ్ ఇంకా దాంట్లో నా కెలరీలు ఎలా ట్రాక్ చేయడము నేర్చుకున్నాను దీనివల్ల నా ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంది ఈ స్మార్ట్ వాచ్ల ద్వారా తెలుసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది ప్రతిసారి మనము డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు మన మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలో చాలా అత్యవసరం ఇంకా

ఎందుకంటే దాంట్లో మనం ఏమైనా ట్రాక్ చేయొచ్చు ఆరోగ్యానికి సంబంధించినవి అన్నీ ఇంకా ఏమిటి అంటే మన నాడీలలో రక్తం ఎంత ప్రసరణ జరుగుతునేది కూడా తెలుసుకోవచ్చు